పాము కాటు మరియు పురుగులు కుట్టడం వంటి జంతువులు కరవడం నుంచి జాగ్రత్తలు పడటానికి ఈ వీటి మార్గాలు పాములు ఎక్కువగా స్ వింటర్లో స్ నిద్రబో నిద్రలో ఉంటాయి మరియు సమ్మర్లో అవి చాలా బయటకి వస్తాయి ఆ సమయంలోనే అవి గుడ్లు పెడతాయి అండ్ రైనింగ్ సీజన్లో ఎగ్స్ నుంచి వాటి పిల్లలు బయటికి వస్తాయి ఆ టైంలో మళ్ళీ వింటర్లో తమ జీ వాటి లైఫ్కి అనవ అవసరమైన ఆహారం కోసం పాములు వేట మొదలు పెడతాయి అప్పుడు కప్పలు ఎలుకలు కీటకాలు వంటి ఆహారాలు తీసుకుంటూ అంతటా చురుగ్గా సంచరిస్తు ఉంటాయి అందుకే వర్షా కాలంలో ఎక్కువగా ఊళ్ళలోకి వస్తూ ఉంటాయి పాము కాటు ఘటనల్లో ప్రాంతాల కన్నా పల్లెటూరులో ఎక్కువగా ఇవి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇళ్ళల్లో వెతుకు వెలుతురు తక్కువగా ఇంట్లో లైటింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి అనుకూలంగా చెత్త చెదారాలు చెట్లు కంటే ఎక్కువగా ఉంటే అవి కిచెన్లో బెడ్రూంలో ఇలా వెలుతురు ఎక్కువగా ఉన్న గదుల్లో పాటు ఎక్కడ అయితే వాటికి ఆహారం దొరుకుతుందో ఆ గదుల్లోకి వెళతాయి సాధారణంగా పాములు ఒక గది నుంచి మరో గదికి వెళ్ళడం మీకు కనిపించదు ఎందుకు అంటే పాములు చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి అండ్ ఇంకా వెలుగులో ఉండటానికి ఇష్టపడవు ఇంట్లో లైటింగ్ అనేది ఎక్కు తక్కువగా ఉంటే వాటికి ఆ సమయంలో అవి రావటానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా స్టోరేజ్ రూమ్ కిచెన్ బెడ్రూమ్ ఇలా వెలుతురు తక్కువగా ఉన్న గదులలో ఎక్కువగా ఉంటాయి ఏందుకంటే వాటికి అక్కడే ఆహరం ఎక్కువ దొరుకుతుంది లైక్ కప్పలు ఎలుకలు వంటివి వాటికి దోరుకుతూ ఉంటాయి